నేను మీషో నుండి హ్యాండ్బ్యాగ్ని ఆర్డర్ చేసాను ఆ హ్యాండ్బ్యాగ్ అనేది ఏం మంచిగా లేదు కలర్ వేరే వచ్చింది ఒక కలర్ అనుకుంటే ఇంకో కలర్ వచ్చింది నేను పింక్ కలర్ హ్యాండ్బ్యాగ్ ఏమో ఆర్డర్ చేసాన పింక్ కలర్ హ్యాండ్బ్యాగ్ ఆర్డర్ చస్తే వైట్ కలర్ హ్యాండ్బ్యాగ్ వచ్చింది మళ్ళీ హ్యాండ్బ్యాగ్ లోపల అద్దం వచ్చింది ఆ అద్దం వల్ల నేను బ్యాగ్లో ఏమైనా పెట్టి తీసినప్పుడు చేతికి కుచ్చుకుపోవడం జరుగుతుంది అందుకే నాకు ఇంకా చాల ఇబ్బందిగా అనిపిస్తున్నది మళ్ళీ హ్యాండ్బ్యాగ్కి బయట అన్నీ స్క్రాచ్లు వచ్చినాయి అన్నీ గీతలు గీతలు మరకలు మరకలు ఉన్నాయి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడే ఏం మంచిగ ప్లేస్ చేయలేదు ఎందుకంటే అన్నీ మరకలు గీతలు ఉన్నాయి కొత్త హ్యాండ్బ్యాగ్ లాగా అనిపీవ్వడం లేదు సెకండ్ హ్యాండ్ హ్యాండ్బ్యాగ్ లాగా అనిపిచ్చింది నేను దానికేమో నాలుగు వందల రూపాయలు పెట్టాను ఎక్కువ పైసలు పెట్టడం జరిగింది అలాంటి హ్యాండ్బ్యాగ్ ఏమో మీషోకి రెండు వందల రూపాయలకి వస్తుంది నేను బాగా రేటు పెట్టినా మళ్ళీ క్వాలిటీ ఏం మంచిగా లేదు నాకసలు ఆ హ్యాండ్బ్యాగ్తోనే ఏం నచ్చలేదు మా ఇంట్లో వాళ్ళు ఆ హ్యాండ్బ్యాగ్ ఎందుకు చేసుకున్నావని తిడుతున్నారు ఆ హ్యాండ్బ్యాగ్ వల్ల నేను తిట్లు తినడం కూడా జరుగుతుంది అందుకోసమే నేను ఆ హ్యాండ్బ్యాగ్తోని నేనేం సంతోషంగా లేను చాల బాధ వేస్తుంది నాలుగు వందల రూపాయలు వేస్ట్ అయ్యాయని మళ్ళీ ఒక్క జిప్పే వచ్చింది ఇంకోక జిప్పు కూడా వస్తే బాగుండు నాకు హ్యాండ్బ్యాగ్ ఏం మంచిగ నచ్చలేదు ఆ జిప్పు కూడా ఒక రెండు మూడు సార్లు గట్టిగ పెట్టి తీస్తే ఫెయిల్ అయ్యే విధంగా ఉంది అందుకోసమే నేను ఈ ప్రోడక్ట్తోని ఏం మంచి ఎక్సపీరియన్స్ లేదు నా నెగిటివ్ ఎక్సపీరియన్సే ఉంది